మన భారతదేశంలో ఆహారం అనేది వివిధ ప్రాంతాల బట్టి మారుతూ ఉంటుంది ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో చూస్తే వాళ్ళు ఎక్కువగా అక్కడ తినే వస్తువులు ఏంటంటే వాళ్ళకి పట్టణాలకే ఎక్కువగా వెళ్ళడానికి అంతగా సౌకర్యంగా ఉండటం ఉండకపోవడంతో వాళ్ళు ఎక్కువగా దుంపల్ని చపాతీలని ఎక్కువగా తింటూ ఉంటారు అలాగే నార్త్ సైడ్ చూస్తే ఎక్కువగా వాళ్ళు చపాతీలు ఆలు కర్రీలు బఠానీ కూరలు ఇటువంటివి ఎక్కువగా తింటూ ఉంటారు రైస్ అనేది వాళ్ళు గోధుమ అనేది ఎక్కువగా వాళ్ళు తి తినరు వాళ్ళు అంతగా ఆసక్తి చూపించరు అలాగే దక్షిణ ప్రాంతానికి వస్తే దక్షిణ ప్రాంతంలో ఎక్కువగా ఇక్కడ ప్రజలు బ్రౌన్ రైస్ని అనేకమైన రైసులు ఉంటాయి రైసులని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చపాతీలను ఎక్కువగా తినడానికి ఇష్టపడతూ ఉంటారు ముఖ్యంగా చ తమిళనాడులో వస్తే తమిళనాడులో ఎక్కువగా సాంబారుని ఎక్కువగా తింటూ ఉంటారు సాంబార్లో ప్రతీ దానికి సాంబార్ని భోజనానికి టిఫిన్కి నైట్ భోజనానికి కూడా సాంబార్ని ఎక్కువగా దాంట్లో ఇంగువ వేసి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఆంధ్రాలో అయితే ఎక్కువగా పచ్చళ్ళు సమ్మర్ సీజన్ వస్తే మాత్రం ఎక్కువగా ఆవకాయ పచ్చళ్ళు మాగాయ పచ్చళ్ళు ఎక్కువగా పట్టుకుని పచ్చళ్ళతోనే తినడానికి ఎక్కువగా ఆంధ్రా ప్రజలే ఇష్టపడుతూ ఉంటారు అలాగే కేరళాకి వెళితే వాళ్ళ కొబ్బరి నూనెతో చేసిన అనేకమైన రుచికరమైన హాట్లు ఉంటాయి ఆ హాట్లని అలాగే బ్రౌన్ రైస్లని తినడానికి ఎక్కువగా ఇష్టపడతూ ఉంటారు ఇలాగా సౌత్ ఇండియాలో చూస్తే అనేక వివిధగా వివిధ రాష్ట్రాల్లో ఇక్కడ పరిస్థితులు బట్టి ఇక్కడ ఉన్న వాతావరణాలని బట్టి ఆహార పద్ధతులు అనేవి ఎక్కువగా మారుతూ ఉంటాయి ఇక్కడ కొన్ని ప్రసిద్ధి ఆంధ్రాలో చూస్తే ఎక్కువగా ప్రసిద్ధి చెందిన వంటకాలు ఏంటంటే ఎక్కువగా నాటుకోడి కర్రీ ఇలాగా చేపల పులుసు రొయ్యలు ఇటువంటివి ఎక్కువగా గోదావరి జిల్లాలో తినటానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే కడప సైడ్ చూస్తే మేకలని ఎక్కువగా అక్కడ కోసి వాటిని మటన్ కర్రీలు చేసుకుంటూ బోటి కర్రీలు ఇటువంటివి తినటానికి ఇష్టపడతూ ఉంటారు కొంత మంది ఈ ఆంధ్రా ఎక్కువగా ఒక సముద్ర తీరానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ అనేకమైన వంటకాలు తింటానికి జనాలు ఇష్టపడుతూ ఉంటారు ఇలాగే ఇక్కడ ప్రాంతంలో వే వెజిటేరియన్ ఉంటుంది నాన్ వెజిటేరియన్ ఉంటుంది ఎక్కువగా కూరగాయలు చూస్తే కూరగాయల్లో బెండకాయ కూర సాంబారు ఇలాగా ఏదో ఒక ఫ్రై ఏదో ఒక కూర వంకాయ కర్రీ గుత్తి వంకాయ కూర చేపల పులుసు ఇలాగా ఇంకా ములక్కాడ కూర ములక్కాడ టమాట జీడిపప్పు టమాటా ఇటువంటివి కొన్ని కొన్ని ఆహారాలని ఎక్కువగా తినడానికి ఇష్టపడతూ ఉంటారు అలాగే తమిళనాడుకి వెళితే తమిళనాడులో ఎక్కువగా సాంబార్నే ఎక్కువగా వా ఉపయోగిస్తూ ఉంటారు బిర్యానీలలోకి బిర్యానీ ఈ చికెన్ బిర్యానీలలోకి ఎక్కువగా ఆంధ్రాలో అయితే రైతా అని ఒక చికెన్ కర్రీ ఇస్తారు కానీ తమిళనాడుకి వెళితే తమిళనాడులో వాళ్ళు వంకాయ కర్రీ ఇస్తారు ఈ వంకాయ కర్రీ అనేది కొంచెం డిఫరెంట్గా వాళ్ళు ఇంగువ వేసి చేస్తూ ఉంటారు అలాగే రిలీజియన్లు బట్టి కూడా ఎక్కువగా మారుతూ ఉంటుంది ముస్లింస్ అయితే ఎక్కువగా వాళ్ళు సపరేట్గా వాళ్ళు బిర్యానీలని చాలా అద్భుతంగా తయారు చేస్తూ ఉంటారు అలాగే ఇలా హిందువులకి వస్తే హిందువులు అయితే ఎక్కువగా పచ్చళ్ళు చేయటంలో ఎక్కువగా ప్రాధాన్యాన్ని పొందుతారు ఎక్కువ మంది వాళ్ళు పచ్చళ్ళనే తింటూ ఉంటారు ఫ్రై కానీ పచ్చళ్ళు పులుసు కర్రీలు ఇటువంటివి కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా వాళ్ళు తింటూ ఉంటారు ఇలాగే స్వీట్లు అనేవి చాలా బాగా చేస్తూ ఉంటారు గో ఇక్కడ మా ప్రాంతంలో అయితే ఎక్కువగా ఆత్రేయపురం పూతరేకులు కాకినాడ కాజాలు అలాగే ఆచంట్లో ఉన్న బాదంగిరి ఇంకా అనేకమైన రావులపాలం వెళితే రావులపాలెంలో కుండ బిర్యానీ ఇటువంటివి ఎక్కువగా మాకు ప్రసిద్ధి చెందాయి ఇక్కడ అనేక మంది ఇక్కడ ప్రాంతాలకి వచ్చి ఇక్కడ తింటూ ఉంటారు అలాగే రాజమండ్రి వెళితే రాజమండ్రిలో రోస్ మిల్క్ ఇటువంటివి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాటిని తాకకుండా జనాలు ఆ ప్రాంతాల నుంచి విడిచిపెట్టరు అంతగా ప్రసిద్ధి చెందాయి ఈ ప్రా ఈ ఇటువంటివి అలాగే కొన్ని మసాలాలు ఏంటంటే ఎక్కువగా ఇక్కడ ఆంధ్రాలో చూస్తే ఎక్కువ మంది వాళ్ళు ఇళ్ళల్లోనే వాళ్ళు మసాలాలు తయారు చేసుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళ వాళ్ళ తయారు చేసుకోవడానికి వాళ్ళే ఎక్కువగా ఇష్టపడతూ ఉంటారు వాళ్ళు బయట మసాలాలు ఎక్కువగా వాడటానికి అంతగా ఆసక్తి చూపించరు వాళ్ళు మసాలాల్లో వాళ్ళే మామూలుగా ఎక్కువగా ఉండటంతో దాల్చిన చెక్క వాళ్ళు వాళ్ళే నూరుకుని వాళ్ళే తిప్పుకొని వాళ్ళే వాళ్ళ చేతులతో ఎక్కువగా చేయటానికి ఎక్కువగా ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళే చేయాలి బయట మసాలాలు ఎక్కువగా వాడుకోవద్దు వాటిల్లో అంత టేస్ట్ ఉండవు వాటిల్లో అంతగా నచ్చదు అని వాళ్ళు ఎక్కువగా వాడటానికి ఎక్కువగా ఇష్టపడతూ ఉంటారు వీటివల్ల మా ప్రాంతంలో వంటకాల మీద అన్ ఎక్కువగా శ్రద్ధ చూపెడుతూ ఉంటారు మా ప్రాంతంలో ఇలాగా ప్రాంతాలవారీగా భారతదేశంలో వంటకాలు అనేవి ఆహారం అనేది అక్కడ పరిస్థితులు బట్టి అక్కడున్న పద్ధతులను బట్టి అక్కడ ఉన్న వ్యవస్థలను బట్టి మారుతూ ఉంటాయి